నేను నా యొక్క పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ప్రోడక్ట్ యొక్క దాని గురించి తెలియచేయాలని అకుంటున్నాను నేను టీ షర్ట్ల గురించి పాజిటివ్గా తెలియచేయాలని అకుంటున్నాను నా దగ్గర చాలా టీ షర్ట్లు ఉన్నాయి అవి చాలా బ్రాండెడ్వి నేను అమెజాన్లో నా టీ షర్ట్లు నేను కొనుగోలు చేస్తు ఉంటాను ఈ కంపెనీలో నా టీ షర్ట్లు చాలా స్మూత్గాను చాలా డిజైనబుల్లలో మనకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఈ కంపెనీ యొక్క టీషర్ట్స్ చాలా కాలం మనకి కలిసి వస్తుంది ఈ కంపెనీ మనకు టీ షర్టును చాలా క్వాలిటీ క్వాంటిటీతో మనకి అందచేస్తు ఉంటుంది నేను తెలియచేయడం ఏమనగా అందరు ఈ టీ షర్ట్లని కొనుగోలు చేయాలని విన్నపిస్తున్నాను నాది ఎందుకు నేను తెలియచేయాలని అకుంటున్నాను అంటే నేను కొన్నాను వేసుకున్నాను నేను ఉపయోగించుకున్నాను కాబట్టి నేను మీకు అందరికి తెలియచేస్తున్నాను లేదంటే నేను తెలియచేయను ఎందుకంటే ఈ టీ షర్ట్లపై నాకు చాలా పాజిటివ్ అనుభవం కలిగింది కాబట్టి నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను అందరూ మీరు కూడా టీ షర్ట్లు కొనుకుంటారని నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరు కొనుగోలు చేస్తారని విన్నపించుకుంటున్నాను ధన్యవాదములు